తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు మంచి నాణ్యతమైన విద్యను అందిస్తున్నాయి అలాగే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఆధునిక బోధనా పద్ధతులు సమగ్ర విద్యా ప్రణాళికలు విద్యార్థులను డెవలప్ చేయడానికి సహాయం చేస్తున్నాయి అలాగే వాళ్ళు ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా పిల్లలకి పాఠాలు బాగా అర్థమయ్యేలాగా డిజిటల్ టీవీస్ ఉపయోగిస్తు వాళ్ళు పిల్లలకి బోధన చేస్తున్నారు అలాగే పిల్లలు సరిగ్గా చదవని పిల్లలకి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్స్ట్రా తరగతులు మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ప్రై ప్రైవేట్ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు ఉండడం వల్ల చాలామంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు ఎందుకంటే కంప్యూటర్ ల్యాబులు సైన్స్ ల్యాబులు లైబ్రరీసు ఎక్కువగా ఆటస్థలాలు ఉండడం వల్ల పి పేరెంట్స్ కూడా పిల్లలని ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే కంప్యూటర్ ల్యాబులు సైన్స్ ల్యాబులు ఉండడం వల్ల పిల్లలకు ఉన్నత విద్యలో ఉపయోగపడతాయి అని పేరెంట్స్ భావిస్తున్నారు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆంగ్ల మధ్యమం ఉండడం వల్ల పేరెంట్స్ ఆంగ్ల మధ్యమానికి ఎక్కువగా పిల్లలను చదివించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఉన్నత స్థాయి విద్య మొత్తం ఆంగ్ల మధ్యమంలో ఉంటుంది కాబట్టి అలాగే ప్రపంచ పోటీ స్థాయి పోటీ పద్ధతికి పిల్లలను ఆంగ్ల మధ్యమం ద్వారా సిద్ధం చేయగలరు అని పేరెంట్స్ భావిస్తున్నారు అందుకని చాలామంది ఆంగ్ల మధ్యమం ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చడానికి ఇష్టపడుతున్నారు అలాగే ప్రైవేట్ పాఠశాలలో క్రమశిక్షణ ఉంటుంది అని ఎందుకంటే అని పేరెంట్స్ భావిస్తున్నారు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు కాకుండా ఉన్నత విద్యకు పిల్లల్ని సంసిద్దం చేస్తున్నారు అలాగే వారు వివిధ పోటీ పరీక్షలు పిల్లలకి ఇప్పటినుంచే నేర్పిస్తున్నారు వాటి ద్వారా పిల్లలకు ఉన్నత విద్యా పో పోటీ పరీక్షలు ఎలా రాయాలని ముందే స్కూళ్ళ ద్వారా తెలుస్తుంది ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజు ఎక్కువ ఉన్నా కూడా పేరెంట్స్ వాటికి జాయిన్ చేయాలి అని కోరుకుంటున్నారు ఈ సౌకర్యాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో లేవు కాబట్టి పిల్లలు ఎక్కువగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ప్రభుత్ ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి మొగ్గు చూపిస్తున్నారు